నాకు ఇష్టమైన భారతీయ సినిమాలు మేజర్ సంగీతం గురించి నేను ఏమనుకుంటున్నానంటే సంగీతం అనేది ఒక కళ నేను సిరీస్ చూడను నాకు ఇష్టమైన నటుడు ప్రభాస్ నాకు ఇష్టమైన నటి తమన్నా నేను బాగా ఎంజాయ్ చేసే సినిమాలు ఆర్యా టూ ఆర్యా టూ చిత్రాలు నాకు ఇష్టమైన సింగర్ సునీత